అవును చాలామంది అమ్మాయిలు ఋతుస్రావం ప్రారంభమైన తర్వాత పాఠశాలలకు లేదా కళాశాలలకు వెళ్ళడం మానేస్తున్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే మన కుటుంబంలోనే దాన్ని ఒక వేరేలాగా చూస్తారు అంటే ఋతుస్రావం రాగానే పక్కకి కూర్చోబెట్టడం ఏ గుళ్ళకి రాని ఇవ్వకపోవడం ఏ వస్తువులు ముట్టుకోనీయకపోవడం దేవుడికి సంబంధించిన వస్తువులు ఇవన్నీ పిల్లలలో ఒక భయాన్నిే నింపుతున్నాయి అంటే ఇలా వస్తే మేము ఏదో వీటన్నిటికి దూరంగా ఉండాలి అని అలా అనుకుంటున్నారు అదేవిధంగా ఈమధ్య ఋతుస్రావం వల్ల పిల్లలకు బాగా కడుపు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్ని ఒకవేళ ఋతుస్రావం వల్ల బయటకు వెళ్తే బట్టల మీద దుస్తుల మీద ఎటువంటి మరకలు పడి ఎవరైనా వేరే వాళ్ళు వెక్కిరిస్తారో ఏమోనని ఇటువంటి చాలా కారణాల వల్ల వాళ్ళు పాఠశాలలకు వెళ్ళలేకపోతున్నారు వీటిని తగ్గించడం కోసం చాలా చర్యలు చేపట్టాలి మొదటిగా వీటి పైన ఋతుస్రావం మీద పాఠశాలల్లో బాలికలు ఎలా ప్రభావితం చూపుతుంది ఇవన్నిటి మీద ఒక అవగాహన కల్పించాలి పాఠశాలలో పురుషులకు కూడా వీటిపైన అవగాహన కలిగించాలి ఇదేమి తప్పు కాదు ఇది అన్ని కార్యక్రమాలల్లో ఇది కూడా ఒక సహజమైన ప్రక్రియని తెలియజేయాలి అదేవిధంగా ఊర్లల్లో కూడా కుటుంబాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా దీనిపైన అవగాహన కలిగించాలి ప్రతి ఒక్క గ్రామీణ దుకాణాల్లో వీటికి సంబంధించిన వస్తువులను అమ్మాలి అదేవిధంగా పురుషులు హేళన చేయడం అలాంటివి ఏమీ చేయకూడదు పాఠశాలల్లో ఒకవేళ రుతుస్రావమైన బాలికలకు సహాయం చేయాలి ఉపాధ్యాయులు కూడా పట్టించుకోవాలి అదేవిధంగా వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాలి ఆ సమయంలో ఎవరూ వీటిని తక్కువగా చేసి చూడకూడదు అలాగే భయం నింపకూడదు అందరికీ దీనిపైన అవగాహన కల్పించాలి ఇవే నా చర్యలు ఇవి చేపడితే ఎంతో ఒకంత తగ్గుతుందని అనుకుంటున్నాను